గుడ్ ఈవెనింగ్ అండి చెప్పండి అవునండి అవును అవును మ్యాడం మా దగ్గర ఇప్పుడు ఫుట్ బాల్ కోచింగ్ ఉందండి మాకు ఆహా ఖచ్చితంగానండి ఖచ్చితంగా అయితే మా దగ్గర అన్ని ఫెసిలిటీసు ఉంటాయి మా దగ్గర టీమ్ కూడా ఉంది మా దగ్గర ఫోర్ ఫైవ్ టీమ్స్ ఉన్నాయి మేము ఫుట్ బాల్ కోచింగ్ అనేది చాలా మా దగ్గర చాలా గొప్పగా అన్ని కూడా ఫెసిలిటీస్ అన్నిటిని బట్టి మేము వాళ్ళకు కోచింగ్ ఇస్తూ ఉంటాం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాకు ఆఫీస్ కు వచ్చి మీరు కరోచ్చు కలవచ్చు

ఫీజెస్ విషయంలో కూడా చాలా మీకు రిలేటివ్ గానే ఉంటాయండి ఫీజెస్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి మా దగ్గర అలాగే మీకు మార్నింగు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా మార్నింగ్ టైమ్ లో స్కెడ్యూల్ పెడుతూ ఉంటాం మార్నింగ్ అండి ఈవినింగు త్రీ థర్టీ టూ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి అందులోనే మేము మీకు స్నాక్స్ గాని ఇవన్నీ కూడా మా తరుపు నుంచి ఏర్పాటు చేస్తాం ఫీజ్ చాల తక్కు మన్ మంత్లీ పే చేయండి మ్యాడం మంత్లీ మంత్లీ ఉంటుంది బాగా తక్కువగానే ఉంటుంది రిలేటివ్ గానే ఉంటుంది మీకు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇస్తాం మ్యాడం ఇస్తాం అండి మీరు పది మందిని జాయిన్ చేస్తాను అంటున్నారు కదా ఆ పది మందిని బట్టి మీరూ నేను వాళ్ళను బట్టి నేను చూసి నేను చెప్తానండి ఖచ్చితంగా ఇంకొకటి ఏంటంటే మా ప్రతి ఏమండి ఆ మార్నింగ్ మా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ మార్నింగ్ రావాలి ఈవినింగ్ కూడా రావాలండి మా కోచింగ్ నుంచి ఇంటర్నేషనల్ కూడా వెళ్లినటువంటి దాఖలాలు కూడా మాకు కనపడుతున్నాయి అండి టు టీమ్స్ ని టు టీమ్స్ ని పంపించాం అండి ఇప్పటికివచ్చి మీరు పది మంది జాయిన్ చేస్తా జాయిన్ అవుతాను అన్నారు కాబట్టి ఖచ్చితంగా రండి వస్తే మేము మా సార్ తో మాట్లాడుకొని చెప్తానండి

ఖచ్చితంగా అండి ఖచ్చితంగా నా కాంటాక్టు నేను కూడా మీకు కాంటాక్ట్ లో ఉంటాను సెంటర్ నరేంద్ర సెంటర్ ఎదురుకుండా నరేంద్ర సెంటర్ అండి అది ఆ వెహికిల్ ఆ అండి లేదు మ్యాడం మీరు మీరుగా ఓన్ వెహికిల్ మీద రావాలి ఓన్ గానే రావాలి అక్కడ గ్రౌండ్ ఉంటుంది ప్లే గ్రౌండ్ ఉంటుంది కదా అవునండి అవునవును ఒకవేళ అందరూ కలిసి ఒకే ఊరు నుంచి వస్తారు అంటే నేను ట్రావెల్ కూడా నేను ఎరేంజ్ చేస్తానండి మార్నింగు ఈవినింగు కూడా

మరి ట్రావెల్ కి మీరే కట్టుకోవాలి కదండి ట్రావెల్ కూడా మీరే కట్టాలి ఆ ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మర్చిపోకుండా నాకు కాంటాక్ట్ చేయండి మ్యాడం ఒకే అండి ఒకే ఒకే థాంక్యూ